శీతల పానీయాలు బయట ప్యాక్ చేసిన వాటికైతే దాంట్లో ఏమో కెమికల్స్ కలుపుతారు మన ఇంట్లో చేసినది నాచురల్ ఉంటుంది హెల్త్కి మంచిది తాగడానికి మళ్ళీ మంచి దాంట్లో ఉన్న విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అది మన హెల్త్కి చాలా మంచిది బయట తెచ్చే రసాయనాలు నిల్వ చేస్తారు కాబట్టి దాంట్లో చాలా కెమికల్ కలుపుతూ మన హెల్త్కి మంచిది కాదు